ప్రశాంత్ ఏజెన్సీసే కదండి మాట్లాడేది నేను మీకు ఒక గంటన్నర క్రితం మీ ఏజెన్సీ నుండి ట్యాక్సీ అనేది బుక్ చేసుకున్నాను అండి కాకపోతే ఇప్పుడు నేను అది రద్దు చేసుకోవాలనుకుంటున్నాను ఎందుకంటే నేను చేసి మీకు అదే ట్యాక్సీ బుక్ చేసి దాదాపు గంట అవుతుంది అండి ఆ గంట సమయంలో మీ ట్యాక్సీ అనేది నా దగ్గరికి రాలేదు ఇంత ఆలస్యం అయితే నేను వెళ్లే ప్రాంతానికి చాలా ఇంకా ఎంత ఆలస్యం అవుతుందో అందువల్ల నేను మీ ట్యాక్సీ అనేది రద్దు చేయాలనుకుంటున్నాను ఆ డ్రైవర్ కూడా ఇప్పుడు వరకు అది ఇప్పటివరకు నాకు కనీసం ఫోన్ చేసి ఎక్కడ ఉన్నారని కూడా అడగలేదు అంటే నేను బుక్ చేసిన తర్వాత కనీసం గంటలోపు అయినా నా దగ్గరికి రావాలి కదా అండి ఇప్పటివరకు అది నా దగ్గర జరగలేదు కాబట్టి నేను మీ దగ్గర ట్యాక్సీని రద్దు చేసుకుని నేను వేరే ఆటోలో కానీ ఓలాలో కానీ వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నానండి సరే అండి ఆ ట్యాక్సీ మాత్రం పంపకండి అలాగే నేను మీకు బుక్ చేయడానికి అడ్వాన్స్ వేసాను కదండీ అది నాకు కొంచెం తిరిగి వేసేస్తారని అనుకుంటున్నాను అండి తిరిగి వేసేయండి